అమ్మ చెప్పరా ఏమేమి కూరగాయలు కావాలి టమాటా అండ్ క్యాప్సికం కాలిఫ్లవర్ ఆలూ ఇవైతే ఉన్నాయమ్మా మీకు ఫ్రెష్ ఐటమ్స్ కావాలా టమాటో ఉందిరా అంటే ఇక మార్నింగ్ టైము కూరగాయలు వస్తేనే మంచిగా ఫ్రెష్ ఉంటాయమ్మా మీకు ఇవి ఒక టమాటా నలభై ఉంది ఆలూ ముప్పై రూపాయలు ఉంది ఇప్పుడు కొంచెం కూరగాయలు తక్కువ వస్తున్నాయి కదరా ఒక కాలీఫ్లవర్కీ క్యాప్సికంకి కొంచెం ఎక్కువ రేటు ఉంది క్యాప్సికం కిలో ఎయిటీ రూపీస్ ఉందమ్మా కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ సి సిక్స్టీ ఉందమ్మా చిక్కుడుకాయలా అవి కూడా ఉన్నాయి ఫిఫ్టీ రుపీస్ అంటే మార్నింగ్ టైంలో వస్తే మంచి ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయమ్మా మీకు ఫ్రెష్ కూరగాయలు కావాలి అంటున్నారు కాబట్టి మేము హోమ్ డెలివరీ చేస్తాము మీ అడ్రస్ చెప్పి మాకు మనీ ఓకే మేము కూరగాయలు పంపించిన తరువాతే మీరు డెలివరీ చేసిన తరువాతే క్యాష్ ఇచ్చినా పర్లేదు మనకి ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయి మీకు ఇవే కావాలా క్యాప్సికము ఆలు చెప్పు టమాటో ఎన్ని కిలోలురా ఏమేమి ఎన్ని ఎన్ని కిలోలు కావాలి ఎన్ని ఎన్ని టమోటో కిలో ఆలూ కిలో ఓకే ఓకే ఓకే ఓకే ఓకే అమ్మ మార్నింగ్ వస్తాయి కదా కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి అంటే అట్లా మార్కెట్లో ఈ సంతలో అమ్మేటిది అయితే అవి ఫ్రెష్గా ఉండవు కదమ్మా మేము పర్లేదు అండి నేను చూసుకొని మీకు పంపిస్తాము ఓకేనా మన్ అన్నీ ఒకసారి మళ్ళీ సెట్ చేసేసి నీట్గా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్న కూరగాయలనే పంపిస్తాము ఓకే సరేమ్మా ఇంకేమైనా ఇంకేమైనా ఐటమ్స్ కావాలా గుర్తు చేసుకోండి ప్రస్తుతానికి అయితే ఇవే టమాటా ఆలూ క్యాప్సికము క్యారెట్టు ఒకవేళ మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలి అంటే తెప్పిస్తాము ఫ్రెష్ ఐటమ్స్ దగ్గరలోనే దొరుకుతాయి మనకి తెప్పిస్తాను మీకు ఎప్పుడు కావాలో మీరు చెప్పండి కదా డేట్ చెప్తే మీరు ఒకవేళ రేపు మార్నింగ్ కావాలి అంటే ఈరోజు నైట్ వస్తాయి కూరగాయలు అప్పుడు రేపు మార్నింగే మేము మీకు డెలివరీ చేయడానికి మాకు వీలవుతుంది ఓకే అండి మీరు ఫైనల్ డేట్ మాకు చెప్తే ఈరోజు నైటే నాకు ఫోన్ చేయండి మీకు ఎప్పుడు కావాలో ఒకరోజు ముందే చెప్తే నేను మీకు అన్ని నైటు ప్యాక్ చేసి ఉంచి మార్నింగ్ కల్లా మీకు ఫ్రెష్ ఐటమ్స్ డెలివరీ చేసేస్తాము ఓకే అమ్మా సరే అండి ఏం ప్రాబ్లం ఉండదు మంచి ఫ్రె ఫ్రెష్ ఐటమ్స్ దొరుకుతాయి మన దగ్గర ఇంకా ఎవరికైనా కావాలి అంటే కూడా చెప్పండి సరే అమ్మా